నమస్తే మేడం మీరు అన్నమయ్య స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారేనా మాట్లాడుతున్నది మేడం మా పిల్లలు ఇద్దరిని మీ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాం మేడం ఒక పాప యూకేజీ ఇంకొక పాప సెకండ్ క్లాసు వచ్చే సంవత్సరం స్టార్టింగ్లో జాయిన్ చేయాలనుకుంటున్నాం మేడం మీక స్కూల్లో ఏ ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు మేడం

మేడం ఫీజ్ డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా మేడం అమ్మాయి ఎల్కేజీ మేడం అబ్బాయి సెకండ్ క్లాస్ మేడం ఓకే మరీ అంత ఫీజా మేడం ఏం తగ్గించుకోరా మేడం ఓకే మేడం ధన్యవాదాలు మా నేటివ్ మదనపల్లి మేడం సరే మేడం ధన్యవాదాలు మేడం